దేశ సుస్థిర సర్వత్వ ముఖా అభివృద్ధిలో రవాణా రంగం కీలక పాత్రా పోషిస్తుంది అంటే దేశ వ్యవసాయ పారిశ్రామిక సమాజగా అభివృద్ధిలో రవాణా వ్యవస్థ ప్రధానమైంది స్వాతంత్రానంతరం భారతదేశం రవాణా రంగంలో గమనీయమైన అభి అభివృద్ధిని సాధించింది మనదేశంలో పర్వత ఎడారి చిత్తడి ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన భూభాగం అంతా రవాణా సౌకర్యాలకు అనుకూలంగా ఉంది రవాణా సాధనాలను ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు అవి రైలు మార్గాలు రోడ్డు మార్గాలు జలమార్గాలు వాయు మార్గాలు భారత దేశంలో సాధనకి సమస్యలు వాహనాల వల్ల భారతదేశం ప్రధాన నగరాల్లో విశేషంగా మెట్రోపాలిటన్ ప్రాంతాలు వాహనాల ఒక్క పెరుగు పరిహారవాణి సాధనకి మేనేజ్మెంట్ వ్యవస్థలు లేక అపరిహారికంగా జారీ చేయబడుతుంది పబ్లిక్ పరివాహన పద్ధతుల తప్పనిసరి కొన్నింటిని భారతదేశంలో వాదించే సమస్యలు అపరిహారకరంగా ప్రవర్తించేందుకు కారణాలతో పోల్చి ఉంటాయి రాష్ట్రీయ పదాలు భారతదేశంలో అనేక రోడ్లు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అపరిహారికరంగా పరిపాలన చేయబడుతుంది రోడ్డుల మధ్యలో జుట్టులు అక్రమ ప్రమాదాలు సాధనకి సమయాన్ని పెరగించడం కారణాలవల్ల తగ్గింపుకు వేరుగా పోయిన ఉంటుంది గతవిధి సమర్ధానికి పబ్లిక్ పరివాహల హబ్స్ ను వ్యక్తిగతంగా గమనించి ఉండే ప్రదేశాన్ని పూర్తి చేయాలి అలాంటి వాడుకూ ప్రయాణం బుక్ చేసే సౌకర్యం లేదు రైల్వే కాంగ్రెన్షన్ భారతీయ రైల్వేస్ ప్రాచీన వాడుగా ప్రాముఖ్యత ఉన్నది జారిని ప్రతిరోదించే మరియు ప్రయాణికుల సౌకర్యాన్నిపెరిగించేందుకు కారణాలతో కష్టాలు వాదిస్తుంది